చెప్పండి

అవునా ఈ రెండూ సరిపోయాయా రెండూ సరిపోయాయా లేకపోతే ఒకటే సరిపోయిందా డబ్బులు తీసుకున్నందుకు కాదమ్మ కట్ చేసినప్పుడు బాగానే కట్ చేస్తాము కొంచెం ఎక్కువ తక్కువ అవుతాయి కట్ చేసినప్పుడు అవి ఒకవేళ రెండూ ఒకసారి కట్ చేసినా కొంచెం మళ్ళీ తేడా వస్తూ ఉంటాయి కానీ ఒక్కకసారి ఒకటి కుదురుతుంది ఒకటి కుదరదు ఇప్పుడు చెప్తే కుదరదండి అర్జెంటు అయితే పోనీ సాయంత్రం తెచ్చుకుంటారా సరేనమ్మ